హలో అవునండి చెప్పండి ఆప్షన్ ఉందండి డెలివరీ ఆప్షన్ ఉంది మీకు ఏ టైప్ ఆఫ్ వెజిటెబుల్స్ కావాలండి యా మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మీకు వెజిటెబుల్స్లో వచ్చి వే లేడీస్ ఫింగర్ బెండకాయ బెండకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి టొమాటోసు ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి పచ్చిమిర్చి మీకు ఏవేమి కావాలో చెప్తే మేము ఆర్డర్ డెలివరీ చేస్తాం అండి విత్ఇన్ హాఫ్ ఆన్ అవర్లో మీకు రీచ్ అయిపోతాయి అండి సేఫ్గా ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా మన దగ్గర టూ టూ రూపీస్ తక్కువ అండి డెలివరీ వచ్చి ఫ్రీ డెలివరీ చేస్తాం మేము మీకు ఏమేమి కావాలో చెప్తే మేము ఆర్డర్ చేస్తాం హలో మ్యాడమ్ ఓకే

టొమాటోస్ కావాలాండి ఓకే యా ఇస్తాం అండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్రీ అండి వీటికి మీరు పర్చేజ్ చేసిన వాటికి మేము ఫ్రీగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్రీగా ఇస్తాం అండి ఓకే అండి మరి మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తారా అండి క్యాష్ ఆన్ డెలివరీయా క్యాష్ ఆన్ డెలివరీయా మీ అడ్రస్సు ఒకసారి చెప్తారా అండి ఓకే ఓకే ఓకే మీది ఫస్ట్ డే ఫస్ట్ ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు కదండి ఫస్ట్ టైం ఆర్డర్ ఆర్డర్ పెట్టడం మా యాప్లో అయితే మీకు ఫ్రీ కూపన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఫిఫ్టీ పర్సంట్ ఆఫర్ మీరు రెస్యూ చేసారు అండి ఓకే అండి విత్ఇన్ హాఫ్ ఆన్ అవర్లో మీకు డెలివరీ రీచ్ అయిపోద్దండి ఓకే అండి థ్యాంక్ యూ